హలో గుడ్ ఈవెనింగ్ మేడం మ్యాడమ్ నేను స్టూడెంట్ని మాట్లాడుతున్నాను మ్యాడమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మ్యాడమ్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మ్యాడమ్ ఇప్పుడు మాట్లాడుతున్నాము మ్యాడమ్ మీతో మ్యాడమ్ నా పర్సు పోయింది మ్యాడమ్ కాలేజ్లో నందిని మ్యాడమ్ హైదరాబాదే మ్యాడమ్ మ్యాడమ్ నేను మర్చిపోయి నా దగ్గరే పెట్టుకున్నాను మ్యాడమ్ బాక్స్లో పెట్టకుండా ఉంటాయి మ్యాడమ్ కానీ మర్చిపోయినాము మ్యాడమ్ నేను

లేదు మ్యాడమ్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమోనని కాల్ చేసినా మ్యాడమ్ లేదు మ్యాడమ్ సీసీ టీవీ ఫోటోలో కూడా చూసి అలా చూడగలుగుతారేమోనని చిన్న హెల్ప్ చేయండి మ్యాడమ్ బీఏనే మ్యాడమ్ జనరల్ బీఏ మ్యాడమ్ క్లాస్ రూమ్లోనే పోయింది మ్యాడమ్ లేదు మేడం చూసాము మేడం కానీ మీరు ఒకసారి మళ్ళీ సీసీ టివీ ఫోటోలో చూసి మీరు చెప్ప హెల్ప్ చేయ చేస్తారేమోనని చేసాను మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మేడం